భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు అనేక భాషలు మాట్లాడతారు దేశంలోని కనీసం ఎనిమిది వందల భాషలు రెండు వేల వరకు యాసలు ఉన్నట్టు గుర్తిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవహారాలకు కాను హిందు హిందీ ఇంగ్లీష్ బాషలను వాడాలని భారత పభుత్వం నిర్దేశించింది వివిధ రాష్ట్రాల తమ తమ అధికార భాషలను వాడుతాయి కేంద్ర ప్రభుత్వంలో సంరక్షించేదుకు ఇంగ్లీష్ వాడుతారు ఉదాహరణకు కేంద్ర ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హిందీ ఇంగ్లీష్లలో ఉత్తరాలు రాస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగు ఇంగ్లీష్లో రాస్తుంది హిందీ ఇంగ్లీషులతో కలిపి భారత్లో ఇరవై నాలుగు అధికార భాషలు ఉన్నాయి అధికార భాషలు కమ్యూనికేషన్ ఉర్దూ ఈ భాషలకు ప్రాతినిద్యం ఉంటుంది కేంద్రప్రభుత్వం నిర్వహించే పరీక్షలలో అభ్యర్థులు పై భాషలలో దేనిలోనైన సమాధానాలు రాయవచ్చు తెలుగు భాష అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మాట్లాడుతారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష మీ మా ఉన్న మేము ఉన్న ఊళ్ళో అయితే మేము మేము అందరం కూడా తెలుగు భాష మాట్లాడుతాం అందులో కూడా తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇస్తాం ఇతర ఊళ్ళకి వెళ్ళిన ఇతర అంటే తమిళనాడు సమ్తింగ్ ఏట్ల ఏ ఊళ్ళకు వెళ్ళిన వాళ్ళ యొక్క వారి భాషను మాట్లాడుకుంటారు అలాగే మా భాషను మేము మాట్లాడతాము ఒక్కరి ఒక్కరితో కూడా మేము సంభాషించేటప్పుడు కూడా తెలుగు భాష మేము వాడతాం